ఆన్లైన్ విద్య వల్ల కలిగే సవాళ్ళు ప్రయోజనాలు అవి ఏంటంటే ఆన్లైన్ తరగతులు ఇంట్లోనే విద్యను అందిస్తాయి అయితే ఇప్పటికి విద్యార్థులు మరియు ట్యూటర్లు మధ్య కనీస సంభాషణ ఉంటుంది అయితే ఆఫ్లైన్ అభ్యాసంలో వ్యక్తిగత దృష్టిని పొందుతారు అది ఆన్లైన్లో అయింది అనుకో వ్యక్తిగత దృష్టి అనేది ఉండదు మనం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో స్కూల్కి వెళ్లి కాలేజీకి వెళ్లి చదువుకున్నట్టు అయితే పిల్లలు ఫిజికల్గా తమ ఉపాధ్యాయులతో లేదా తోటి విద్యార్థులతో మంచిగా కలిసి మెలిసి ఉంటారు ముఖాముఖిగా మాట్లాడుకోవడం వాళ్ళ డౌట్స్ కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ షేర్ చేసుకోవడం జరుగుతుంది మంచిగా ఏదైతే కాలేజ్ క్యాంపస్ స్కూల్ క్యాంపస్లో ఏదైతే నెససరీస్ ఉంటాయో అవన్నీ వాళ్లు పొందగలుగుతరు అదే ఆన్లైన్లో అయితే అవి ఏమి ఉండవు ఆన్లైన్ ఏంటంటే ఏదైతే మనకు స్కూల్ కానీ కాలేజెస్ కానీ మనకు దూరం దూరం ఉన్నాయి అనుకో ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్కి వెళ్లి చదువుకోవాలి మనం ఎక్కడో మారుమూల పల్లెటూర్లో ఉన్నాం అక్కడికి వెళ్లాలంటే రవాణా ఖర్చు అక్కడికి వెళ్లి రూమ్ తీసుకోవాలి రూమ్ రెంట్స్ ఇంకా ఫుడ్ అరేంజ్ చేసుకోవాలి ప్లస్ టైమ్ ఇవన్నీ మనం మేనేజ్ చేసుకోవాలంటే మనకు ఆన్లైన్ అనేది బెస్ట్ స్టడీస్ అన్నమాట మనం ఎక్కడి నుంచి అయిన మారుమూల గ్రామం నుంచి అయిన మనం ఆన్లైన్లో చదువుకోవచ్చు ఇది ఇట్ ఈజ్ ఏంటంటే లెస్ లెస్ ఎక్స్పెండిచర్ అన్నమాట లెస్ ఎక్స్పెండిచర్తో మనం చదువుకోవచ్చు అదే ఆఫ్లైన్లో అయితే మనకి స్టడీ మెటీరియల్ కొనుక్కోవాలి యూనిఫామ్లు వేసుకోవాలి ట్రాన్స్పోర్టేషన్ ఫీ కూడా మనకు అవసరం ఉంటుంది మళ్ళీ ఫుడ్డు ఫుడ్ కూడా మనం అరేంజ్ చేసుకోవాలి ఆన్లైన్ స్టడీస్ బెస్ట్ యాప్ ఏంటంటే మనకు యాప్ వచ్చి బైజుస్ యాప్ ఇది ఆన్లైన్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అంటే ఇది ఏంటంటే లోతైన వీడియోస్ అంటే ఏదైనా సంథింగ్ ఏదైనా లెసన్ కానీ ఏదైనా టాపిక్ గురించి చెప్పాలనుకుంటే ఈ యాప్లో మనకు డెప్త్ వీడియోస్ అనేవి మనకు వస్తాయి మరియు మెరుగైన అభ్యాసం కోసం సబ్జెక్టు స్క్రిప్ట్ క్రమబద్ధంగా ఉంటుంది అంటే ఒక లెసన్ లెసన్ బై లెసన్ ఫస్ట్ లెసన్ తర్వాత సెకండ్ లెసన్ సెకండ్ లెసన్ తర్వాత థర్డ్ లెసన్ ఇలా ఉంటాయి ప్లస్ ఆ లెసన్కి సంబంధించిన ఆ క్వశ్చన్ సంబంధించిన బిట్స్ అనేవి మనకు సీక్వెన్స్గా ఉంటాయి అలా మనం ఏ టాపిక్ గురించి అయిన మనం డెప్త్గా మనం తెలుసుకోవచ్చు అది మనకు ఆన్లైన్లో ఉన్న ఫెసిలిటీ మరియు ఆన్లైన్ స్టడీస్లో మనకు మీ సొంత వేగంతో మీరు నేర్చుకునే సామర్థ్యం ప్రతి విద్యార్థికి మరింత సొంత వేగవంతంగా అధ్యయనం మరియు ఇక్కడే దూర విద్య యొక్క ప్రయోజనాలు నిజంగా అమలులో వస్తాయంట ఆన్లైన్ తరగతులు మీకు సొంత వేగాన్ని సెట్ చేయగల సామర్థ్యాన్ని అందిస్తాయి అవసరమైనంత విధంగా మెటీరియల్ని సమీక్షించుకోవచ్చు మరియు అభ్యసన శైలికి సరిపోయే విధంగా కోర్స్ వర్క్ ద్వారా తరలించవచ్చు ఆఫ్లైన్ యొక్క విద్య అతిపెద్ద ప్రయోజనం ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా మనం ఫిజికల్గా మనం ఫ్రెండ్స్ని టీచర్స్ని మనం మీట్ అయ్యి ఫీలింగ్స్ని షేర్ చేసుకోవచ్చు ప్లస్ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు